పిల్లలు మొబైల్ టీ వీ ఇప్పుడు చూడటం వల్ల వాళ్ళు మానసికంగా చాలా చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఎందుకు అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి అలాగే టీ వీ లు చూడటం వల్ల వాళ్ళు మానసిక ఉత్తేజం లేకుండా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నీరసంగా ఉంటున్నారు దీనివల్ల వాళ్ళ మానసిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది తప్ప ఎదగటం కనిపించటం లేదు ఇది నానా రకాలైన శారీరిక రుగ్మతులకు దారితీస్తుంది